చెప్పు

ఏసీ రిపేరా అండి మా ఇంట్లో రెండు వారాలుగా ఏసీ పనిచేయడం లేదండి

ఏమి చేయలేదు ఇంతకుముందు కూడా ఎప్పుడు రిపేర్ కాలేదు ఇప్పుడు అయ్యింది రెండు సంవత్సరాలు అవుతుంది అండి

ఫస్ట్ టైం రిపేర్ పవర్ కరెక్ట్గా ఉంది అండి పవర్లో ఏమి లేదు మా ఇంట్లో ఇన్వర్టర్ కూడా ఉంది కాబట్టి కరెంట్ అది ఫ్రీగా పాస్ అవుతుంది మినిమం ఫిఫ్టీన్ హాండ్రెడ్ కొంచెం తక్కువ రాదా అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటేమరి ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అండి కొంచెం చూసి తీసుకోవాలి సరే అండి అడ్రస్ వచ్చి మన మెహదీపట్నంలో అండి స్ట్రీట్ నెంబర్ ఫోర్ స్ట్రీట్ నెంబర్ ఫోర్ విల్లా నెంబర్ నైన్ అవునండి కొంచెం త్వరగా అయ్యేటట్టు చూడండి సరే అండి